నాకు తెలిసిన వాళ్ళు చాలామంది డిగ్రీ చేశారు అందులో బీటెక్ చేసిన వాళ్ళున్నారు మామూలుగా డిగ్రీ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో చాలామంది వాళ్ళు చేసిన పనితో సంతృప్తిగానే ఉన్నారు ఎంతోమంది ఉద్యోగాలు తెచ్చుకుంటూ సుఖంగా వాళ్ళు చదువుకున్న చదువుకు ఉద్యోగాలు తెచ్చుకుంటూ ఉన్నారు చాలామంది చాలా ఆనందంగా వాళ్ళు చేసిన పనికి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఎంతో సంతోషంగా ఉన్నారు కొంతమంది వందలో ఓ పదవ వంతు మంది కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి అందరికీ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండాలని నేను ఎప్పుడూ అనను కొంత మందికి చదువు మీద ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ళ ప్రెషర్ పెట్టడం వల్లో లేకపోతే ఉద్యోగం గురించనో వాళ్ళు కష్టాలు తీర్చుకోడానికో చదువుని మార్గంగా ఎంచుకుంటారు వాళ్ళకి వేరే ఎటువంటి ధ్యాస ఉండదు చదువు అనేది ఇప్పుడు ఉన్న సమాజంలో అది ఒక పుస్తకం తాలూకు జ్ఞానంగానే ఒక ఉద్యోగానికి సరిపడేదాని కిందనే ఉంది కాబట్టి చాలామందికి చదువు భారంగా అనిపిస్తుంది పూర్వం చదువుకోవడం అంటే ఒక బుక్స్ నుంచి నేర్చుకోవడం కాకుండా ఒక అందమైన ఒక ఎగ్జాంపుల్గానో ఒక కథా రూపంలోనూ చదువుకునేవారు వారి జీవనోపాధిగా కూడా అది పనికి వచ్చేది ఎందుకంటే ఇంజనీరింగ్ అనో డిగ్రీ అనో సబ్జెక్టులు పాస్ అవ్వాలనో ఉద్యోగం తెచ్చుకోవాలనో ఈ ప్రెషర్తో చదువుతున్నారు కాబట్టి చాలామందికి చదువు భారంగా ఉంది వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఎప్పుడు బాధపడుతూ ఉంటారు కాని చాలా మంది ఒక తొంభై శాతం మంది హ్యాపీగానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చాలా మందికి చదువే కదా ఉపాధి అందరూ డబ్బున్నవాళ్ళు కాదు అందరూ గొప్ప గొప్ప సినిమా బాక్గ్రౌండ్లలోనూ పోలీస్ బాక్గ్రౌండ్లోను పుట్టిన వాళ్ళు కాదు కాబట్టి చాలామంది ఆనందంగానే ఉన్నారు వాళ్ళు తీసుకొన్న నిర్ణయాన్ని మంచిదే అనుకుంటున్నారు వాళ్ళు తీసుకున్న చదువు వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషిస్తున్నారు